విజయనగరం జిల్లాలో ఎక్కువగా ప్రజలకు దూరంగా వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు రైల్వే వ్యవస్థ అనేది చాలా అనుకూలంగా ఉంది ఎక్కువుగా విజయనగరంలోను పార్వతీపురంలో రైల్వే స్టేషన్లో ఉండటం వలన విజయనగరం జిల్లాలో ఉన్న అందరికి కూడా ఈ రైలు మార్గాలు అనేవి అందుబాటులోకి ఉన్నాయి మనకి ముఖ్యంగా కుర్భా విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉండటం వలన మనకు వచ్చి రాకపోకలకు జనాలకి ఇబ్బంది లేకుండా ఉంది అదే విధంగా అజంత ఎక్స్ప్రెస్ అనేది మనకు పార్వతీపురం నుంచి వచ్చి పోవటానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంది జనాలకు ఎటువంటి అబ్బాన్ ఇబ్బంది లేకుండా రోడ్డు రవాణా అదేవిధంగా రైల్వే రవాణా మనకు ఎంతో అనుకూలంగా ఉంది కొత్తగా మొదలైన భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి రావటం వలన ఇప్పుడు మనకి విమాన పరిశ్రమ విమాన అవకాశాలు కూడా మనకి ఎక్కువగా ఉన్నాయి